హలో హలో అవునండి షాము వాటర్ సర్వీస్ వాటర్ సర్వీస్ అయితే వంద రూపాయలండి బైక్కి ఆయిల్ సర్వీస్ అయితే రెండు వందలు కారుకైతే నాలుగు వందలు లారీ జేసీబీ అయితే వెయ్యి రూపాయలండి సర్ బైక్ అయితే అఫ్ డే పడుతుందండి జేసీబీ లారీ అయితే ఒక రోజంతా ఫుల్లు పడుతుంది క్లీనింగ్కి ఆయిల్ క్లీనింగ్ చేసి మీకు రేపటికంతా ఇచ్చేస్తాము ఓకే అండి చేయిస్తాము ఓకే అండి సరే అండి థ్యాంక్ యూ అండి